ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటాం ఆ ప్లేస్కి కావాల్సిన అమౌంట్ ఒక ఫైవ్ థౌసండ్ ఫర్ జర్నీ అంటే మనం మాట్లాడుకున్న వెహికల్కి ఫైవ్ థౌసండ్ అడుగుతున్నాడు టాక్సీ అతను కానీ మనం మన దగ్గర ఉన్న అమౌంట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ అడుగుతాం త్రీ ఫైవ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మా దగ్గర ఇంతే ఇస్తాం అని అంటాం అతను తగ్గడు తగ్గకపోయినా ఫోర్స్ చేస్తాం అయినా తగ్గడు తగ్గకపోతే ఇది కాదు ఇంకొకటి అని చెప్పి వెళ్తాం అంటాం అప్పుడు కొన్ని తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది అండ్ ఇంకొకసారి కూడా మిమ్మల్ని బయట ట్రిప్స్కి తీసుకు వెళ్తాం అంటే కూడా వాళ్ళు ఒప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది